హలో సార్ మేము మీ స్కూల్లో మా అబ్బాయి జాయిన్ చేయాలి అనుకుంటున్నాం సార్ బస్కా బస్ స్పెషిలిటీస్ ఏమన్నా ఉన్నాయా సార్ మా నేటివ్ పద్మనాధం సార్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మరి స్కూల్ ఫీజ్ సార్ సార్ సిక్స్త్ క్లాస్ సార్ సార్ ఇంగ్షీషు మీడియమే కదా అండి స్టేట్స్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ అదే మీ ఫీజ్ ఎలా సార్ టర్మ్ వైస్ కట్టుకోవచ్చా లేకపోతే ఇయర్లీయా ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఆ అంటే యూనిఫామ్ స్కూల్ బ్యాగ్ ఏమయినా మీరు ఇస్తారా మేమే కొనుక్కోవాలా సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే ఓకే ఓకే సార్ సార్ మేము వచ్చే ముందు కాల్ చేస్తాము సార్ అయితే మీ స్కూల్కి ఒక సారి ఓకే సార్